మీరు వంట చేసి మీ ఇంట్లో వాళ్ళందరికీ వండి పెట్టడంతో ఎంత సంతోషాన్ని అనుభవిస్తారో కానీ కొన్నిసార్లు మీరు వండిన వెంటనే ఆ పాత్రలను కడగకుండా రాత్రి మొత్తం పెట్టి పొద్దున్నే కడుగుదాము అనుకునేటప్పటికి దానిమీద మొత్తం మైల జిడ్డు వంటివి పేరుకుంటాయి కాబట్టి వాటిని పోగొట్టాలంటే ఒక్కొక్క ఒక్కొక్క పాత్రలు ఎలా అంటే ఇప్పుడు ఒకటి స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలు లేకపోతే అల్యూమినియం పాత్రలు లేదా చెక్క లేదా వెదురు చే చెంచాలు నాన్స్టిక్ ప్యాన్లు స్టీల్ కత్తులు ఇలాంటివి కడగాలి అంటే మామూలుగా అయితే ముందు ఈ స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలు కడగాలి అంటే వాటిని ఇది మన వేడి గోరువెచ్చటి నీళ్ళలో నానబెట్టాలి నానబెట్టిన ఒక ఐదు నిమిషాలు నానబెట్టిన తరువాతకి వాటిని తీసి మామూలుగా సబ్బు లేదా విమ్ జెల్లు వంటివి పోసి స్క్రబ్బర్ దాంతో రుద్దాలి మీరు అలా రుద్దడం వలన దానిమీద ఉన్న మరకలు వెళ్ళి వెళ్ళిపోతాయి ఇంకా బాగా చా బాగా మాడిపోయి ఉంటే మీరు ఏం చేయాలంటే ఒక గోరువెచ్చని నీళ్ళలో ఒక చిన్న చెంచాడు వినిగర్ తీసి దాన్ని ఆ వినిగర్ నీళ్ళలో నానబెట్టి పది నుండి పదిహేను నిమిషాల వరకు దాని తరువాతకి తీసి దాని మీద సబ్బు నీళ్ళు పోసి లేదా విమ్ జెల్ లాంటిది పోసి స్క్రబ్బర్తో కడగాలి దాని వలన అది తొందరగా అయిపోతుంది నెక్స్ట్ మన చెక్క లేదా వెదురు చెంచాలు ఈ చెక్క వస్తువులని మనం చాలా బాగా చూసుకోవాలి లేదంటే ఇప్పుడు మామూలుగా అయితే వాటి మీద నీళ్ళు పడ్డాయి అంటే అవి వంటి పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి వాటి మీద సాధారణంగా ఎక్కువ నీళ్ళు పడనీకుండా చూసుకోవాలి వాటి మీద నీళ్ళు పడకుండా అంటే ఇప్పుడు మామూలుగా అయితే తిన్నాక వాటిని కడుగుతాము కడిగిన వెంటనే వాటిని తీసి ఎండలో లేదా మామూలు గాలి ఆడే చోటలో పెట్టాలి లేకపోతే ఆ చెంచాలు ఖరాబ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి స్టిక్ ప్యాన్లు నాన్స్టిక్ ప్యాన్లు ఏం చేయాలంటే వాటిలోపు ఈ నాన్స్టిక్ ప్యాన్లకి అంటుకుంది అంటే దాదాపుగా పోదు సులభంగా కాబట్టి మీరు ఏం చేయాలంటే గోరువెచ్చని నీళ్ళలోకి హాఫ్ స్పూన్ వినిగర్ తీసి ఇందాక చేసిందాని లాగానే ఆ వినిగర్లో మన నాన్స్టిక్ పాత్రను పెట్టి ఒక ఐదు నుండి ఆరు నిమిషాల వరకు దీనికి చాలా తక్కువ సమయం పడుతుంది కాబట్టి మీరు ఐదు నుండి ఆరు నిమిషాల వరకు అందులో పెట్టి కడగడం వలన అది తొందరగా అయిపోతుంది స్టీల్ కత్తులు స్టీల్ కత్తులని మామూలుగా మనం అంత దానికి జిడ్డు జిడ్డుగా అంటుతూ ఉంటుంది మనం మామూలుగా ఏం చేస్తామంటే కొన్నిసార్లు కోసి మరచిపోతూ ఉంటాము కడగకుండా పెట్టడం వల్ల కాబట్టి వాటికి అంతా మైలు లాంటి జిడ్డు వంటివి పట్టుకొని ఉంటాయి వాటిని పోగొట్టాలి అంటే ఈ కత్తులకి అంటింది చిన్నగా జల్డే అంటే తొందరగానే పోతుంది ఈ కత్తులకి ఏం చేయాలి అంటే సింపుల్ ఈ నిమ్మకాయ తీసుకొని దానిమీద పిండి వేడి నీళ్ళతో రుద్దడం వల్ల తొందరగా అయిపోతుంది దాని తరువాతకి అల్యూమినియం పాత్రలు అల్యూమినియం పాత్రలు మరకలు రుద్దడానికి డిష్వాషింగ్ ద్వారం పేర్కొనబడినట్టుగా దాని యొక్క శుభ్రపరిచే ద్రవానికి ఉపయోగించండి అవి వదలకుండా ఉంటే శుభ్రంగా ఉన్న పాత్రల్లో నీటి నీటిని పోసి మరగ మరగచేయాలి ఆ పాత్రల్లో నీళ్ళు పోసి మరగచేయాలి ఒక రెండు నుండి మూడు నుంచి ఐదు నుండి ఆరు నిమిషాల వరకు మరగచేసి రసాన్ని నిమ్మరసాన్ని లేదా చింతపండు రసాన్ని ఆ మరగపెట్టిన నీళ్ళలో పోసి ఒక్క పది నిమిషాల పాటుగా దాన్ని అలాగే వదిలేస్తే తొందరగా పోతుంది ఇప్పుడు మనం రాగి రాగి అయితే మామూలుగా నీళ్ళు పడ్డా కానీ మరకలు అంటుతాయి వాటిని పోగొట్టాలంటే మనం మామూలుగా వాటర్తో కడిగి నీళ్ళతో కడిగితేపోవు కాబట్టి మనం ఏం చేయాలంటే చింతపండు లేదా నిమ్మకాయ లేదా ఉప్పు ఈ మూడింటితో కడిగితే తొందరగా మరకలు అనేవి పోతాయి అవి చాలా తొందరగా మెరుస్తాయి కాకపోతే అది వెనకటి కాలంలో ఇలా చేసేవారు కాకపోతే ఇప్పటి కాలంలో పీతాంబరి అనే పౌడర్ని వాడుతున్నారు దానివల్ల ఇప్పుడు దానివల్ల కొంచెం కెమికల్స్ అనేవి మన బాడీలోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి కాపర్ని మనం ఎంత జ జాగ్రత్తగా కాపాడుకుంటే అది మనలని అంత జాగ్రత్తగా కాపాడుతుంది అదే మన పూర్వీకులు అయితే ఈ సబ్బులు ఇవన్నీ వాడేవారే కాదు మామూలుగా అయితే చింతపండు నిమ్మకాయ రసం కొబ్బరిపీచుతో అయిపోయేది నేను ఇప్పుడు గురించి చెప్తుంది ఏంటంటే మామూలుగా మీరు అయితే కొబ్బరిపీచు నిమ్మకాయ రసం చింతపండుతోని ఉప్పుతోని కడిగి పోగొట్టడానికి ట్రై చేయండి లేకపోతే ఆ వాటివల్ల సబ్బువల్ల మన కెమికల్స్ మన కడుపులోకి వెళ్ళి మనకి ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశాలు ఉంటాయి ధన్యవాదములు